ఆన్లైన్ షాపింగ్ అనేది ఇంట్లో నుండి ఈజీగా చేసుకోవచ్చు ఆఫ్లైన్ కన్నా ఆఫ్లైన్ కన్నా ఆన్లైన్ షాపింగ్యే బెటర్గా ఉంటుంది ఆన్లైన్ షాపింగ్ కోసం నేను ఫ్లిప్కార్ట్ అమెజాన్ మొదలైన ఈకామర్స్ సైటును ఉపయోగిస్తాను ప్రస్తుత మార్కెట్ ప్రస్తుత మార్కెట్ ఈ ఆన్లైన్ షాపింగ్ రావడం వల్ల చాలా మారింది ఎందుకంటే ఇంతకుముందు ప్రజలు ఎక్కువగా ఆఫ్లైన్ స్టోర్ల మీద ఆధారపడి షాపింగ్ చేసేవారు కానీ ఇప్పుడు టెక్నాలజీ డెవలప్మెంట్ అవ్వడం వల్ల ఎక్కువమంది ఇంట్లో నుండి మొబైల్ లేదా ల్యాప్టాప్ నుండి ప్రొ ప్రోడక్ట్లు ఆర్డర్ చేస్తు ఆర్డర్ చేస్తున్నారు ఎక్కువమంది ప్రజలు కూడా వీటికి ఆన్లైన్ షాపింగ్కి ప్రిపర్ ప్రిఫర్ చేస్తున్నారు కానీ కొన్ని చెడు విషయాలకు చెడు విషయాలు కూడా ఉన్నాయి దీంట్లో ఎందుకంటే మనం ఆన్లైన్లో ప్రోడక్ట్లు ఆర్డర్ చేసినప్పుడు అది నేరుగా మనం చూడలేము అది డ్యామేజ్ అయిందా లేదా మనం తెలుసుకోలేము కొన్ని డిసడ్వాన్ డిస్అడ్వాంటేజెస్ కూడా ఈ ఆన్లైన్ షాపింగ్లో ఉన్నాయి